నేను మినిస్టర్ని మాట్లాడుతున్నానండి నేను ఇప్పుడు తిరుపతి రావాలనుకుంటున్నాను అయితే అక్కడ క్లౌడ్ అది ఎలాగుంది మేము మెట్లు పై నుంచి రావాలనుకుంటున్నాం మెట్లెక్కాలనుకుంటున్నాను ఒకే అంటే ఇప్పుడు ఫుల్ అయి వస్తన్నాయ్ అన్నాను అంటున్నారు కదండీ ఓకే అండీ ఓకే అవునండి ఇక్కడా చెకింగ్ రూమ్ దగ్గర ఏమైనా ఉంటున్నారా సెక్యూరిటి ఇక్కడా మనా అన్న సంతర్పణ ఉంట అవుతుంది కదండి అన్నదానం అవీ అక్కడ ఎలా అవుతుందండీ పెడుతన్నారా లేదా ఓకే మరి సిఆర్ఒ ఆఫీస్ దగ్గర అక్కడే కదా క్లౌడ్ ఎక్కువ రూమ్స్ కోస్తార్ కదా

ఓకే అక్కడ వన్ డే వచ్చిస్టే చేసి వెల్లిపోతారు కదండీ వాళ్లకి లాకర్స్ అవీ అక్కడా సెక్యురిటి ఉంటుందా గేటు దగ్గర

ఇక్కడా మరీ వస్తరు కదా భక్తులు టెంపుల్ దగ్గర ఎక్కడెక్కడ వాళ్ళకి ఎటునుంచి వెళ్ళాలో దారి చెప్తారా అండి ఓకే

ఓకే ఓకే సుప్రబాత సేవ ఎన్ని గంటలకి కండక్ట్ చేస్తన్నారు ఓకే మార్నింగ్ లేదా అండి మార్నింగ్కు అప్పుడు అన్నదానం చేసేవారు

ఓకే అండి